స్కూల్ తరువాత ట్యూషన్ లేదా ప్రైవేట్ క్లాస్ అవసరమా లేదా అనేది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా విద్యార్థి సామర్థ్యం శైలి స్కూల్ బోధన నాణ్యత మరియు అదనపు మద్దతు అవసరం ఉందా లేదా అనే అంశాలు ప్రాముఖ్యం వహిస్తాయి ప్రైవేట్ క్లాస్ల వల్ల మనకి వచ్చే ప్రయోజనాలు పర్సనలైజ్డ్ దృష్టి అంటే క్లాస్రూమ్లో అందరికీ ఒకే విధంగా బోధించబడిన ట్యూషన్లో వ్యక్తిగత శ్రద్ధ లభిస్తుంది మరియు క్లాస్లో అర్థం కాకపోయిన విషయాలను మరింత క్లారిటీతో నేర్చుకోవచ్చు ఇంకా పాత ప్రశ్న పత్రాలు ప్రత్యేక స్టడీ మెటీరియల్ అందించవచ్చు ఇంకా ద ఈ ప్రైవేట్ క్లాస్ల వల్ల మనం ఎలాంటి అంటే ఎలాంటి తప్పులు ఉంటాయంటే చిన్న సమస్యలకే సహాయం కావాలన్న ఆలోచన పెరుగుతుంది స్కూల్ తరువాత కూడా ఎక్కువ సమయం చదువుకు వేచించాల్సి వస్తుంది ఆటలు విశ్రాంతి ఇవన్నీ తగ్గిపోతాయి ఇంకా అన్ని విషయాల్లోనూ సహాయం అవసరం లేదంటే స్వయంగా చదివి మెరుగయే అవకాశం ఉంది ముఖ్యంగా ఇలాంటి ట్యూషన్ క్లాసెస్ ఇంకా ప్రైవేట్ క్లాసెస్ అంటే ఎవరికీ అవసరం ఉంటాయంటే బేసిక్ కాన్సెప్ట్ సరిగ్గా అర్థం కాకపోతే పరీక్షల్లో మంచి స్కోర్ సాధించాలనుకుంటే ఇంకా స్వాతంత్రంగా చదవడం కష్టంగా అనిపిస్తే వాళ్ళకి ముఖ్యంగా ఇలాంటివి తీసుకుంటే బాగుంటుంది అయితే ప్రతి విద్యార్థి శైలి భిన్నంగా ఉంటుంది కాబట్టి వారివ అంటే మీకు స మనకి స్వయంగా చదివ అలవాటుందా లేదా లేదా అదనపు మద్దత అవసరమా లేదా అని అంశాలాన్ని బట్టి మనం ట్యూషన్ లేదా ప్రైవేట్ క్లాస్లో జాయిన్ అవ్వడం మంచిది సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అవసరమైన విషయాల్లో మాత్రమే సహాయం తీసుకుంటే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు